కాకినాడలో జిల్లా కాకినాడ జిల్లాలో ముఖ్యమైన సౌకర్యాలు ప్రయాణ సౌకర్యాలు ఏంటి అంటే ఒకటి రైలు అండి రెండోది ఆర్టీసి బస్సులు మూడోది వచ్చి ఆటోలు అండి మూడు ఎంతో విరివిగా పని చేస్తాయి అండి ప్రజలని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి తీసుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సౌకర్యాలు ఏంటి అంటే రైలు ఆటో ఈ ఆర్టీసి బస్సులు అండి ఇవన్నీ ప్రతి ప్రతి ఒక పావు గంటకు ఒక బస్సు వస్తూ ఉంటుంది రైలు అంటే దాని టైం దాని యొక్క టైంను బట్టి వస్తుంది ఆటోలు అయితే ఎప్పుడూ ఈ కాకినాడలో అవైలబుల్గానే ఉంటాయి అండి ఎప్పుడూ మనకి అందుబాటులోనే ఉంటాయి అండి